నమస్కారం గురువుగారు మీరెలా ఉన్నారు అవును గురువుగారు యోగా గురించి అలాగే మీరు చెప్పే తరగతుల గురించి తెలుసుకుందాం అని వచ్చాను గురువుగారు నాకు మీరు చెప్పే యోగా తరగతుల గురించి వాటి సమయం గురించి తెలుసుకుందాం అని వచ్చాను అది గురువుగారు మా ఇంటి దగ్గర కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం తెలుసుకోమని నన్ను అడిగారు అందుకని వచ్చాను గురువుగారు నాకు మీరు చెప్పే తరగతుల సమయం గురించి చెప్తారా గురువుగారు మీరు ఒక్కో తరగతికి ఎంత డబ్బులు తీసుకుంటారో చెప్పగలరా ఓ ధన్యవాదాలు గురువుగారు అది ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం అని అడుగుతున్నాను అలాగా గురువుగారు మీరు చెప్పే ఈ యోగా క్లాసుల వల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా అలాగే గురువుగారు ధన్యవాదాలు